హలో నమస్తే మ్యాడమ్ పెట్ డాక్టరా మా పెట్కి ఎలాండి పుడ్ పెట్టాలి క్యాట్ అండి ఓకే వర్మనే అండి ఓకే ఓకే ఓకే అండి

ఓకే అండి

ఓకే అండి హెల్త్ ఇష్యూస్ రాకుండా లేదండి బాగానే ఉంది ప్రెసెంట్ అయితే బాగుంది హెల్త్ ఇష్యూష్ రాకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అని అడగుతు ఉన్నాం ఓకే అండి ఓకే థ్యాంక్ యూ